నేను సాధారణంగా ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోలేనప్పుడు లేదా నేను ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళినప్పుడు వంట అనేది వండడం చేస్తాను ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మగారిని చూసి లేదా మా చుట్టాలు ఇంటికెళ్ళినప్పుడు అక్కడ వారిని చూసి నేను వంట అనేది నేర్చుకోవడం జరిగింది నేను ఎక్కువగా వంటకాల్లో వాడే పదార్థాలు ఏం ఉంటాయంటే ఎక్కువగా నేను చింతపండు లేకపోతే ఉప్పు కారము మామూలుగా వంటకాల్లో ఏమేమి వాడుతారో అవన్నీ వాడతాను ప్రత్యేకంగా ఏమన్నా వాడతాం అంటే కనుక మసాలా దినుసులు కానీ లేకపోతే కొబ్బరి తురుముకానీ అప్పుడప్పుడు కొబ్బరి తురుముతో నేను కొన్ని స్వీట్లు లేకపోతే కొన్ని వంట పదార్థాల్లాంటివి చేస్తాము కొబ్బరన్నము లేదంటే కొబ్బరి నుజ్జుతో ఉండలు ఇలాంటివి చేసి కొబ్బరి పాకం పట్టి దాని ఉండలుగా చేసి తింటాం అప్పుడప్పుడు అది ఎంతో ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు అలాగే నువ్వులు కూడా అప్పుడప్పుడు నువ్వులచ్చులు చేస్తూ ఉంటాము నువ్వులు కూడా వాడతాము ఇంకా ఏమైనా ఎక్కువ వాడతాం అంటే కొన్ని పాలు పాలేసిగురు వాడ పాలేసిగురు అనే వంటకం ఉంటుంది పాలుతో కొంచెం ఉల్లిపాయలు తరిగి ఇగురు కింద పెడతారు పాలుతో దాన్ని పాలేసిగురంటారు అదొకటి ఇంకా ప్రత్యేకంగా అప్పుడప్పుడు వండేది

పులిహోర పులిహోరలో మేము వేరుసెనగ గుళ్ళు ఛాయ గుళ్ళు మినప్పప్పు ఇలాగ కరివేపాకని లేకపోతే ఉంటాయి కదండీ ఇంకా చింతపండు ఇలా ఉపయోగించేయాన్నీ ఉపయోగించి దాంట్లో వేరుసెనగగుళ్ళు అలాగే కొన్ని మినప్పప్పు గుళ్ళు అలాంటివి వాడతాము ఇంకా కొన్ని ప్రత్యేకమైన వంటకాలు అంటే మీకు ఏమని చెప్పాలి ఇంకా ఉంటాయండి కాకపోతే నేనెక్కువగా అరుదుగా వాడేవేంటంటే కొబ్బరినుజ్జు కొబ్బరి పాలు అలాగే కొన్ని మషాలా దినుసులు కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాము నా వంటకాల్లో ఇవండి నేను నా వంట చేసేటప్పుడు ఈ వస్తువులు కొని నాకు కొన్ని ప్రత్యేకమైన భాగాలుగా కొన్ని వాడుతూ ఉంటానప్పుడప్పుడు